దోమలు వల్లే మాకు వచ్చే డెంగ్యూ మలేరియా అవి వ్యాధులు దానికి పరిష్కారాలు కొన్ని మేము ఫుల్ హ్యాండ్స్ షర్ట్సు పాంట్సు ఒక మాస్క్ వేసుకుని బయటికీ వెళ్ళాలి కాలిలో సాక్స్లు వేసుకుని మనం బయట వెళ్ళాలి దానికి మేము పరిష్కారాలు ఇవి కొన్ని అప్పుడు మేము బయట ఉన్నాక శుభ్రంగా ఉండాలి మేము ఉన్న చోటు శుభ్రంగా ఉండిపియ్యాలి అవి ఎప్పుడూ మురికి నీళ్లు అవి మోరి నీళ్లు అవి ఉండే దోమలు అవి జన్ దానివి జన్మలు అది ఎయిట్ నుంచి టెన్ డేస్ వరకు ఉంటుంది అది దాని ఫస్టు ఎగ్ ఉంటుంది లార్వా ప్యూప దాన్ని తరవాత అడల్ట్ అయ్యి మంచిగా మా అందరూ సెపరేట్ అవుతాయి అవి దానికి లైఫ్ స్పాన్ ఫిఫ్టీన్ డేస్ఏ ఉంటుంది థర్టీ డేస్ ఉంటుంది దానికి లైఫ్ స్పాన్ దానితో మీకు మాకు జరిగే వ్యాధులు మలేరియా డెంగ్యూ దానితో వచ్చే మాకు మాలవ్ హాస్పిటల్లో పోతే మలేరియాకి ఒక నాలుగు గ్లూకోజులు మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ క్వారటైన్ ఉంటుంది దానితో మాకు మా ఖర్చులైతాయి అందుకే మేము బయటికీ పోయినప్పుడు మంచిగా ఫుల్ హ్యాండ్స్ ఫుల్ స్లీవ్స్ షర్ట్స్ ప్యాంట్స్ సాక్స్లు మళ్ళీ షూజులు వేసుకుని బయటికీ వెళ్ళాలి మనం ఉన్న చోటు మంచిగా శుభ్రంగా అప్పట్లో అయితే ఏమి లేకుండేది అప్పట్లో వ్యాధులకి ఏమి పరిష్కారం లేకుండది ఇప్పుడైతే ఉంది అప్పుడు అప్పుడైతే మురికినీళ్లు బయట వస్తుండే మంచిగా రోడ్డు మొత్తం గలీజు అయితుంటుండేది అప్పుడు మేము ఏం చేయడానికి వస్తే రాకపోతుండే అప్పుడు ఎన్నో మంది చనిపోయినారు దాన్ని డెంగ్యూ మలేరియా వరకు అందు చిన్న చిన్న పిల్లలకి పాపలకి అవి చాలా హానికారంగా ఉంటుంది దానితో సరిగ్గా తిండి పోదు ఆకలి కాదు అది దానితో చాలా కష్టం ఉంటుండే మాకు వ్యా దానికి మేము పరిష్కారాలు కొన్ని ఉన్నాయి దానితో మంచిగా మేము శుభ్రంగా ఉంటుండే సుక శుభ్రంగా ఉండాలి మంచిగా మంచిగా ఆహారం తినాలి మంచిగా నీళ్లు తాగాలి మేము పైన మా రెగ్యులర్ ట్యాంకులు కడగాలి కడుక్కోవాలి మంచిగా బకెట్లో బకెట్లో మురికినీళ్లు పెట్టొద్దు ఫిల్టర్ నీళ్లు తాగాలి వేడిగా నీళ్లు వేడిగా చేసి తాగాలి ఎప్పుడైనా నీళ్లు వేడిగా చేసి తాగితే ఉన్న బాక్టీరియా నీళ్లో ఉన్న బాక్టీరియాసు చనిపోతాయి అప్పుడు మనకు మంచిగా ఉంటాయి అవి దానితో మనకి మలేరియాలు డెంగ్యూలు అట్లాంటివి ఏమి వ్యాధి ఏమిరాదు అది